ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం ప్రభుత్వానికి రాజకీయ పార్టీలకి వీటి మధ్యలో మన ప్రజలు ఏమి అనుకుంటున్నారో ఏంటి కొన్ని అంశాలు చూద్దాము ఒకటి జవాబుదారితనం ప్రస్తుతం మనం చూస్తే జవాబుదారితనం అనేది లేదు ఇంతకుముందు గవర్నమెంటు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని ప్రజలు వ్యతిరేకించటమో ప్రశ్నించటమో సమర్థించటమో చేసేవాళ్ళు అలాగే మనం ప్రభుత్వం ఏదైనా చెబితే ఒక నిర్ణయం తీసుకుంటే నలుగురు నిలదీసి ప్రశ్నించే వారి లాగుండాలి ఎందుకంటే ఒక మందికి ఒక పదిమందికి నచ్చిన పని ఇంకో పది మందికి నచ్చకపోవచ్చు ఎందుకంటే నాకు నచ్చింది నీకు నచ్చాలని రూల్ లేదు నీకు నచ్చింది నాకు నచ్చాలని రూల్ లేదు కదా అలాగే ప్రజలు ప్రశ్నించినప్పుడు అధికారులు అలాగే ప్రభుత్వం మనకు స్పందించాలి స్పందించలేనప్పుడు ఆ ప్రభుత్వం వేస్ట్ ఎందుకంటే జవాబుదారితనం లేని ప్రభుత్వం ప్రజలకు ఎప్పుడు వ్యతిరేకమే పార్టీలకి కూడా వ్యతిరేకమే అలాగే విద్య విద్య విషయంలో ప్రభుత్వం గత ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే జగనన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ని విద్యలో చాలా ముందుకు తీసుకెళ్ళడనుకున్నాం చూడవచ్చు కూడా ఎందుకంటే ఒక రాష్ట్రం లేదా ఒక దేశం బాగుపడాలి అని అనుకుంటే ఖచ్చితముగా దాంట్లో విద్య మొదటి స్థానంలో ఉంటుంది ఇలాంటి విషయాలు ప్రభుత్వం అలాగే రాజకీయ పార్టీలు కలిసి సపోర్ట్ చేయాల్సిన విషయం ఎందుకంటే విద్య బ్రతకటానికి వంద దారుల్లో మొదటి దారి అలాగే నమ్మకం నమ్మకం చూస్తే మనం ప్రస్తుతం రాజకీయ పార్టీలంటే ఓట్లు వేయించుకునే ముందు ఏదో రెండు వేలు ఇస్తారు ఓటు వేద్దాము లేదు ఆ ఎలక్షన్ మూమెంట్లో ఏదో నాలుగు మంచి పనులు చేయగానే జనాలు ఉబ్బిపోవటం ఆయన ఏదో చేస్తాడనుకోని ఓట్లేయటం తరువాత ప్రజలకు మిగిలేది ఏమి లేదు ఏమి చేయట్లేదు వాళ్ళ ఆశలన్న అడియాశలు చేసి వాళ్ళంతా వాళ్ళ స్వలాభం కోసం ఈరోజు రాజకీయ పార్టీలు కానీ అలాగే పొలంలో ఉన్న ప్రభుత్వాలు కానీ మంచి జనాలు శ్రేయస్సు కోరుకునే విధంగా కాకుండా వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ లబ్ధి వాళ్ళ పార్టీలో ఉన్న సభ్యులు వీరి కోసం పార్టీకి ఏదైనా జరుగుతుందా అనే ఆ కోణంలోనే ఆలోచిస్తున్నారే తప్ప మరేవిధంగా ఆలోచించట్లేదు ఇంకోకటి నిజాయితి ఈ పదానికి నాకు తెలిసి భారతదేశంలో ఆస్కారమే లేదు ఎవడో నిజాయితీగా ఉండట్లేదు ఈ రోజులు ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ ఎందుకంటే హామీలు ఇస్తున్నారు అవి ఎంతవరకు నెరవేరుతున్నాయి ప్రతీ ఒక్కరికి ఆ హామీ చేరి వారు దానివల్ల లబ్ధి పొందితేనే దానికి ఆ ఇచ్చిన హామీకి ప్రభుత్వానికి జనానికి న్యాయం చేసిన వారు అవుతారు ఇలాంటి దొంగ హామీలు ఎన్నో ఇచ్చి పరిపాలనలోకి వచ్చి ఆ తరువాత ప్ర ప్రజలు పెట్టుకున్న ఆశాలన్నీ అడియాశలుగా మార్చేసి జనాలతో ఆటలాడుకుంటున్న కొన్ని పార్టీలని మనం రోజువారి చూస్తూనే ఉన్నాము ఎవరిదాకో ఎందుకు మోడి సర్కారు పి ఎం ముద్ర లోన్లు అన్నారు పదిమందికి ఇస్తున్నారు అండి వంద మందిలో మిగతా వాళ్ళందరూ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఏమో ప్రక్కకి వెళ్ళిపోతున్నారు వాళ్ళ వరకి లోన్లు ఇస్తున్నారు ఇది మరి అన్యాయం కాదంటారా ఇది చూస్తే మనం ఎంతవరకు న్యాయం అలాగే ఇది మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే విషయం పెద్ద టాపిక్ అండి అదే ప్రజల భాగస్వామ్యం ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని పవర్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఒకటి పాలనలో ఉన్నా పవర్లో ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు లేదా అపోజిషన్వారు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ నోళ్ళు మూపిస్తున్నారు లేదా అపోజిషన్ వాళ్ళు అడిగిన దానికి సమాధానాలు చెప్పుకొని సమర్థించుకొని ముందుకు తీసుకెళుతున్నారే తప్ప ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయం ఎవడో తీసుకోవట్లేదు భారతదేశ రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి సంబంధించింది అంటారు అలాంటి ప్రజాస్వామ్యంలో వీరు ప్రజల భాగస్వామ్యం లేకుండానే నిర్ణయాలు తీసుకోవటం వాటిని ఆమోదించుకోవటం ఇంకా ఇలా ఇలా చేస్తా ఉన్నారు వీటిని మనం పరిగణలోకి తీసుకుంటే ప్రజాస్వామ్యం కలగలుపుకొని వెళ్ళాలి ఎందుకంటే ప్రజల చేత పరిపాలన ప్రజలతో పరిపాలన ప్రజల వద్దకు పరిపాలన అనే ఏవో మాటలు చెబుతారు అవన్నీ మాటల వరకే ఆగిపోతున్నాయి అందుకని మనం ఇవన్నింటి మీద ప్రజల అభిప్రాయం కూడా తీసుకోవటంలో గవర్నమెంటు ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని వారి అభిప్రాయం కూడా తీసుకొని ఏదైనా బిల్లు పాస్ చేయాలన్నా లేదా ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్న ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి అని ఇలాంటి కొన్ని ప్ర విషయాలు మనం చూస్తే ఈ రోజున వాటిని తొలగించడానికి మనం ఏమి చేయాలి అంటే ఏదైనా తీసుకున్న నిర్ణయానికి ప్రజలు వద్దకి వచ్చి వారి అభిప్రాయం తీసుకునే నాయకులు తక్కువ అలాగే ప్రజల కోసం మంచి చేయాలని గవర్నమెంట్ ఒక వాదన మీద ముందుకు వచ్చినా దాన్ని వెనక్కి తీసుకెళ్ళటానికి చాలామంది అపోజిట్ ఆపోజిట్ వ్యూస్తో ముందుకు వస్తున్నారు ఇది ఏమాత్రం మంచిది కాదు నా అభిప్రాయంలో ఇవి రెండు ఏదైనా నిర్ణయం ఉంటే ప్రజలకి చెప్పి వారి సమస్యలు విని వారి సలహాల మేరకు గవర్నమెంట్లు నడిస్తే చాలా వరకు బాగుపడుతుందని నా అభిప్రాయం